గ్రూప్లో పరిగెత్తి పరిగెత్తాలి అనుకున్నాము పరిగెత్తాము కూడా క్లబ్లో ఏ క్లబ్లో అయితే జాయిన్ కాలేదు చేరలేదు మా అనుభవం ఎలా ఉంటుంది అంటే ఎలా ఉందంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఆ క్లబ్లో జాయిన్ అయ్యి ఉన్నాము ఐ మీన్ అలా గ్రూప్లో జాయిన్ అయి ఉన్నప్పుడు మా తోటి వాళ్ళతో మా అపోనెంట్ ఆపోజిట్ వాళ్ళ కలా వా గ్రూప్స్తో తడబడుతున్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఎంతో ఆనందంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళని చేస్ చేసుకుంటూ వాళ్ళని దాడుకుంటూ వెళుతూ ఉంటాము ఇంకా మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది కాబట్టి మేము ఇంకా ప్రోత్సహిస్తాము అలా ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి పరిగెత్తాలని